హలో ఇది టిఫిన్ సెంటరా ఇక్కడ ఏమైనా స్పెషల్ ఐటెమ్స్ ఉన్నాయా అవునా వన్ డేకి ఎంత మందికి ఇస్తారు ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కడైనా ప్లేసెస్లో ఉన్నదా మీ బ్రాంచెస్ ఉన్నాయా ఓకే ఇంకా ఏమైనా స్పెషల్ ఐటెమ్స్ ఉన్నాయా లైక్ లంచ్కి అవును లైక్ ఇప్పుడు ఏమైనా స్వీట్స్ ఉన్నాయా అవునా అయితే నాకు లా లంచ్కి పార్సిల్ పంపిస్తారా ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసి పోతాను ఓకే ఇప్పుడైతే మసాలా దోశ వేయండి తరువాత నేను లంచ్కి ఆర్డర్ చేస్తాను మీ ఇక్కడ నుంచి ఓ క్యాజ్